నా రాష్ట్రంలోని రాష్ట్ర రవాణా బస్సు మరియు రైలు సేవలను కలిగి ఉంది బస్సు సేవలో ఎక్కువగా పట్నాల మరియు గ్రామాల మధ్య ప్రయాణాల కోసం ఉపయోగించబడతాయి అయితే రైలు సేవలు దూర ప్రయాణాలకు ఉపయోగించబడతాయి ప్రజలు రాష్ట్ర రవాణా ద్వారా ప్రయాణించడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఇది సరసమైనది మరియు పర్యావరణానికి అనుకూలమైనది అయితే కొన్ని సమయాల్లో రాష్ట్ర రవాణా పరిశుభ్రంగా లేదు సురక్షితంగా ఉండదు రాష్ట్ర రవాణా మెరుగుపరచడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి మొదట రాష్ట్ర రవాణా సేవలను మరింత శుభ్రంగా మరియు సురక్షితంగా ఉండడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రెండవది రాష్ట్ర రవాణా సేవలను మరీ సరసమైనదిగా చేయడానికి ప్రభుత్వం సబ్సిడీలు అందించవచ్చు మూడవది రాష్ట్ర రవాణా సేవలను మరింత సౌకర్యంగా ఉంచడానికి ప్రభుత్వం మరింత సమయ సరి బస్సులు మరియు రైలు షెడ్యూలను ప్రవేశపెట్టవచ్చు మొత్తం మీద రాష్ట్ర రవాణా అనేది ప్రజల ప్రయాణించడానికి మంచి మార్గం ఇది సరసమైనది పర్యావరణానికి అనుకూలమైనది మరియు దేశంలో వివిధ ప్రాంతాలకు అనుసంధానించడంలో సహాయపడుతుంది అయితే రాష్ట్ర రవాణాలు మరింత పరిశుభ్రంగా సురక్షితంగా మరియు సౌకర్యంగా చేయడానికి ప్రభుత్వం కొంత పని చేయాలి